నాకు ఎడ్యుకేషన్ లోన్ గురించి తెలుసు నా స్నేహితురాలు ఈ ఎడ్యుకేషన్ లోన్ను ఉపయోగించుకుంది తనకు డబ్బులు లేక తన చదువు ఆగిపోతుంటే ఈ ఎడ్యుకేషన్ లోను న్ ఉపయోగించుకుంది తన పదవ తరగతి సర్టిఫికెట్స్ ఇంటర్ కాలేజ్ యొక్క సర్టిఫికెట్స్ను బ్యాంకులో పెట్టి తాను లోన్ తీసుకుని తన ఉన్నత విద్యను పూర్తి చేయాలనుకుంది అలాగే లోన్ తీసుకుని తన ఉన్నత విద్యను పూర్తి చేసి మంచి ఉద్యోగాన్ని సంపాదించి తనకున్న లోన్ను తిరిగి కట్టింది